ప్రతి వృత్తికి ఒక భిన్నత్వం అనేది ఉంటుందండి ఒక నేతగాన్ని తీసుకున్నారనుకోండి తన వృత్తిలో తనకి భిన్నత్వం ఉంటుంది అలాగే ఒక జాలర్ని తీసుకున్నారనుకోండి తనకు కూడ ఒక భిన్నత్వం అనేది ఉంటుందండి చేపల పట్టడానికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన ఎక్కువ సమయం మనం ఈ చేపలు పట్టేవాళ్ళు ఏంటంటే ఎక్కువ సమయం వాళ్ళు సముద్రంలో గడుపుతారు అండి సముద్రంలో భయంకరమైన తుఫానులు చూస్తారు అలాగే ఎంతో నిర్మలమైనా సముద్రాన్ని కూడా వాళ్ళు చూడ్డం జరుగుతుందండి అదే కాకుండా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు నిత్యం సముద్రంలో ఉంటారండి వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు రకరకాల చేపలను పట్టుకుంటారు రకరకాల జంతువుల్ని జలచరాలను వాళ్ళు అయితే చూడడం జరుగుతుంది అండి ఇది ఆ ఈ చేపలు పట్టడంలో ఇది ఒక ఆసక్తికరమైన విషయంగా చెపుతాం మనం చే తెల్పచండి అలాగే సూర్య అరుణోదయంలో ఉన్న సూర్యున్ని కూడా వీళ్ళు సముద్రంలో సూర్యుడి యొక్క కిరణాలు పడుతుంటే ఆనందాన్ని కూడా వీళ్ళు మాత్రమే చూడగలరు అండి వీళ్ళకున్న భిన్నత్వం ఇది ఒకటి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు రకరకాల ఈ బీచ్లకైతే వెళుతు ఉంటారండి రకరకాల ప్రా అంటే వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే సముద్రంలో ఎక్కువ శాతం గడుపుతారు అందుకే ఈ వృత్తికి ఈ సముద్రంపై ఎక్కువ శాతం గడపడం ఒక రకమైన భిన్నత్వం కింద చెప్పుకోవచ్చు అండి